నమస్తే అమ్మ చెప్పండి ఇటొచ్చారు అవునా అమ్మా ఏ పార్క్ అమ్మ అది అవున్ అవునా అమ్మ ఎలా పోయిందమ్మా మీరు మర్చిపోయారా లేకపోతే ఎవరైనా దాన్ని దొంగలించారా సరేనమ్మా అయితే ఆ బ్యాగ్ ఏ రంగులో ఉంటుంది చెప్తారా అవునా ఏముంటాయమ్మా అందులోని డబ్బులు నగలలాంటివి ఏమన్నా ఉన్నాయమ్మా ఎంతుంటాయి నగలన్నీ ఎంతుంటాయమ్మ పెద్ద బ్యాగ్ అమ్మ అది చిన్న బ్యాగ్ అమ్మ అవునా అమ్మ సరే అయితే మీ అక్కడ ఎవరైనా మీకు అనుమానంగా కనిపించారా అవునా అమ్మా సరే అయితే మీరు కంప్లయింట్ రాసివ్వండి నేను దాన్ని ఎస్ఐ గారు వచ్చిన తర్వాత చెప్తాను ఒక రెండు రోజుల్లో వస్తే నేను మీకు చెప్తానమ్మ ఏ విషయం అన్నది అలాగే అవునమ్మ ధన్యవాదాలమ్మ